నేను నా జీవితంలో చాలా సమస్యలను ఎదురుకున్నాను అయితే అందులో పెద్ద సమస్య ఏమిటి అంటే నేను బీటెక్ చదువుతున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ నాకు అర్థం కాలేదు అలాగే ఆ ప్రాబ్లమ్స్ని నేను ఎలాగ నేర్చుకోవాలి అని కొన్ని సమస్యలను ఎదురుకున్నాను అయితే టీచర్లు చెప్పినా కానీ నాకు అవి పెద్దగా అర్థం కాలేదు నేను కొంత వాటిలి మీద గమనించిన కానీ అవి నాకు అర్థం కాలేదు అయితే నేను ఎలాగ నేర్చుకోవాలని వాటి గురించి శ్రద్ధతో విని వాటిలిని ఎలా చేయాలి అనేది కొంతమేర నేను నేర్చుకున్నాను ఇలాగ నాకు చాలా కష్టతరమైనది నేను బీటెక్ చదివే రోజుల్లో కొన్ని ఫే ప్రాబ్లమ్స్ అయితే నేర్చుకోవటానికి చాలా కష్టపడ్డాను ఈ ప్రాబ్లమ్స్ చివరికి మా టీచర్స్ కొన్ని టెక్నిక్స్ల ద్వారా చెప్తూ మాకు మంచిగా నేర్పించారు ఇలాగ నేను బీటెక్లో ప్రాబ్లమ్స్ వల్ల అతి పెద్ద సమస్యను కొంచెం ఎదురుకున్నాను అని చెప్తాను మీరు కూడా ఇలాంటి సమస్యలను మన జీవితంలో ఎదురుకుంటూ ఉండవచ్చు